ఈ మధ్యన ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏంటంటే వైయస్ జగన్ గారి ప్రభుత్వం ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రభుత్వంలో అనేక పథకాలు ఇస్తున్న సరే వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన మీద ఎన్నో నిందలు వేసిన ఆయన గురించి తెలియకుండా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆయన చేస్తున్న విధానం ఏంటంటే ఎవరికీ అర్థం కావడం లేదు కాకపోతే అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఆయనని అనేక మంది కుంగపరుస్తున్నారు అనేక మాటలతో ఆయనని బాధపెడుతున్నారు బట్ ఆయన మట్టుకు ఎప్పుడు ఆయన చేస్తున్న ప్రభుత్వంలో ప్రతీ యొక్క పనులలో ఎప్పుడు ఆగకుండా ప్రతీదీ ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా చేస్తూ అలా నడుచుకుంటూ ఇప్పటి వరకు ఉన్నారు కానీ అనేక మంది ఆయనని దూషించిన కృంగపరచిన ఆయన మట్టుకు ఏ మాట అనకుండా ఆయన పని ఏదైతే ఉందో ఆయన పూర్తి చేసి ఆయనను మంచిగా చేసి ఇప్పటి వరకు ఉన్నాడు